సార్ ఇది వివేకానంద డిగ్రీ కాలేజ్ ఆ సార్ అవును సర్ ఇప్పటిదాకా ప్లస్ టు కంప్లీట్ చేశాను నేను ఇక్కడే విజయం కాలేజీలో కంప్లీట్ చేశాను సార్ ఇక్కడ జూనియర్ కాలేజీలో నాకీ బిఎస్సి కంప్యూటర్స్లో చేరాలని ఉంది సార్ నాకు ఏ ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తారు సార్ మీరు ఓకే సార్

ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ బీఎస్సీ కంప్యూటర్స్ చేయాలనుకున్నాను సార్ ఇదీ స్కాలర్షిప్ ఎలా సార్ మాకు ఓకే సార్ అంటే మాకు మామూలుగా స్కాలర్షిప్ ఎలా పడుతుంది సార్ అంటే ఇన్ని పర్సంటేజ్కి ఇంత అని ఉంటుంది కదా మాకీ ఏ పర్సంటేజ్కి ఎంత పడుతుంది స్కాలర్షిప్పు అంతా చెప్తే ఓకే సర్ యూనిఫామ్ అంతా ఎట్ల సార్ మీరు బుక్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారు ట్యూషన్ ఫీజ్ ఎలా ట్యూషన్స్ అంటే బయటే కుట్టించుకొని రావాలా సార్ బట్టలంతా మేమే కుట్టించుకోవాల మొత్తం క్లాత్ అంతా తీసుకొని ఇవి ట్యూషన్ కోర్సెస్ ఎక్స్ట్రా కోర్సెస్సు ఏమన్నా చేసేటట్లు ఉందా సార్ అక్కడే కాలేజ్లో ప్రొవైడ్ చేస్తారా మీరు ఓకే సార్ ఓకే సార్ ఇది యూనిఫామ్ ఫార్మాట్ అది ఎలా ఉంటుంది సార్ అంతా ఆడ ఎలా ఉండాలి అంతా ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అంటే ఇప్పుడు నేను రేపు వచ్చి అడ్మిషన్ ఫామ్ ఫిలప్ చేసుకుంటే సరిపోతుంది కదా సార్ నాకు బీఎస్సీ కంప్యూటర్స్ కాదని ఒకవేళ నేన్ నెక్స్ట్ ఏదన్నా ఫర్దర్గా ఏదన్నా చేయాలనుకుంటే మీరూ ఎక్స్ట్రాగా ఏమన్నా ఐడియాస్ ఏమన్నా ఇవ్వగలుగుతారా సార్ అక్కడ ఫ్యాకల్టీ ఓకే సార్ అంటే అలా మారొచ్చా సార్ మనం వన్ మంత్ తర్వాతా ఓకే సార్ ఓకే సార్ అయితే రేపు తెల్లవారుజామున నేను వచ్చేస్తాన్ సార్ ఏ ఏమేం తీసుకు రమ్మంటారు సార్ మేము అడ్మిషను చేసేకి మీకు లేట్ అవుతుందా ఓకే సార్ అంటే నాతో పాటు నా తమ్ముడు కూడా చేరాలనుకుంటున్నాడూ మేమిద్దరూ అక్కడే చేరాలనుకుంటున్నాం సార్ ఇద్దరికీ అడ్మిషన్ చెయ్యాలి మీరు అక్కడ ఓకే తెల్లవారితిన ఓ తొమ్మిది గంటలకు అట్ల రమ్మంటారా సార్ మీకోసమూ ఓకే సార్ ఓకే సార్ ఖచ్చితంగా సార్ వస్తాం సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యు సార్ థ్యాంక్ యు ఓకే సార్ థ్యాంక్ యు సార్